ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో స్టూడెంట్స్ వారి యొక్క పథకాలను సీఎం జగన్మోహన్రెడ్డి గారు ఇస్తున్నారు అందులో విద్యాదీవన వసతిదీవన అమ్మఒడి లాంటి పథకాలు మెరుగుపరుస్తున్నారు పేద పిల్లలకి మరియు

కొన్ని సాంఘిక సంస్కరణలు పొందిన పిల్లలకి తమరు అందజేస్తున్నారు వారి యొక్క ధనము ప్రత్యేకంగా ఇస్తున్నారు ఆ యొక్క ధనమును వారు ఆ వినియోగించుకుంటూ వారి యొక్క పాఠశాలలకు మరియు కళాశాలలకు ఉపయోగించుకుంటున్నారు ఇది ఒక మంచి పథకంగా చెప్పవచ్చు అలాగే రైతులు తీసుకున్నాము అంటే వారి యొక్క రైతు భరోసా వంటి పథకాలను అందులో వచ్చే ఆ పొలాలకు సంబంధించిన ధాన్యాలను ఇస్తున్నారు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా తెలియజేయమన ఒక్క కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నారు దాని ద్వారా తెలియజేసిన విషయాలను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేవారు తెలియజేస్తున్నారు దాని ద్వారా కొన్ని రాష్ట్రంలో ప్రధానమంత్రి స్కాలషిప్ సంతూర్ స్కాలషిప్ అనే వంటి ఒక పథకాన్ని కూడా తెలియజేశారు అలాగే కొన్ని సాంఘిక సంస్కరణ కూడిన షాపుల ద్వారా వారికి ఇవ్వవలసిన ఎమౌంట్లు కూడా ఇస్తున్నారు దాని ద్వారా పేద ప్రజలు తమ యొక్క నిరుద్యోగుల సమస్యలను కూడా మెరుగుపరుచుకుంటున్నారు సాంఘిక సంస్కరణలతో కూడిన వీటి తెలిసిన విషయాలను తమకు చెందిన అనేకమైన విషయాల ద్వారా తెలియజేసుకుంటూ ఎన్నో మార్గాల ద్వారా ఇస్తున్నారు